స్కూల్లో నుండి ఇష్టమైన సబ్జెక్టు నాకు హిస్టరీ హిస్టరీ అంటే ఎందుకు ఇష్టం అంటే భయంకరంగా నోటెడ్ అవుతాయి ఏదైనా విన్నప్పుడు ఒక డేట్ ఒక డేట్ విన్నప్పుడు ఆ తారీఖున ఏం జరిగింది పరాయి ఉదాహరణ ఉప్పు సత్యాగ్రహం నైన్టీన్ ఫార్టీ టూ ఇప్పుడూ పంతొమ్మిది వందల నలభై రెండులో ఉప్పు సత్యాగ్రహం ఎవరు చేసారండి గ్రా గాంధీ గారు చేసారు అట్లా మనకు ఒక వినంగానే ఒకా బాగా గుర్తుండి పోతుంది హిస్టరీ అంటే చరిత్ర చరిత్ర అనగానే మనకి అన్ని తారీఖులే ఉంటాయి అన్నమాట ఏ సంవత్సరంలో ఏది జరిగింది ఎవరు చేసారు ఏ ఏ ఎవరికి ఏ రాజుకి ఏ రాజుకి యుద్ధం జరిగింది ఏ దేశానికి యుద్ధం జరిగింది మనకి ఏ దేశము ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది గజిని మహమ్మద్ ఎన్నిసార్లు మన దేశంపై దండయాత్ర చేసారు ఇట్లా ప్రతీ దానికి మనకి ఒక వినగానే గుర్తుండేది ఏ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టమైనది చరిత్ర ఈ చరిత్ర బాగా సోషల్ అంటే నాకు చాలా ఇష్టము ఇష్టమైనా సోషల్లో ఇది చరిత్ర అంటే ఇంకా ఇష్టము ఇట్లా బాగా గుర్తుంటాయి అన్నమాట నాకు ఇప్పుడూ డిగ్రీలో ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల సా బిట్లు ఒకా ఒక సబ్జెక్ట్లో మనం నేర్చుకోవాలా ఫిల్ ఖాళీగా ఖాళీలు అంటే ఒక చరిత్రా సబ్జెక్ట్లోనే ఐదు వందలు నేర్చుకున్నాము నేర్చుకున్నాము ఇంకా మళ్ళీ సివిక్స్ ఉంటుంది కదా పౌరశాస్త్రము అర్థశాస్త్రము వాటిల్లో కూడా ఒక ఐదు వందలు బిట్లు నేర్చుకుంటే మనము బాగా గుర్తుపెట్టుకోగలతాము అన్నమాట ఈ సోషల్లో అయితే అలా నాకు ఇష్టము ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది కదా ఈ ఇష్టమైన సబ్జెక్ట్ ఏదని అలా నాకు సోషల్ సా సాంఘీక శాస్త్రంలో చరిత్ర చాలా ఇష్టంగా ఉంటుంది అందులో ఇట్లా కట్టడాలు బాగా ఉంటాయి మన భారతదేశ చరిత్రని తీసుకుంటే అపూర్వమైన కట్టడాలు ఉన్నాయి ఉదాహరణకి తాజ్మహలు తాజ్మహల్ని ఎవరు కట్టారు అనగానే ఇప్పుడు షాజహాన్ అంటా షాజహాన్ గురించి తీసుకుంటే ఆ చరిత్ర ఢిల్లీ సుల్తాన్లు అవన్నీ మొత్తం మనకి ఎన్ని ఢిల్లీ సుల్తాన్లు ఇప్పుడు అన్సేలోడి వంశస్థులు ఖిల్జీ వంశస్థులు ఇట్ల ప్రతీ ఒక్కరూ మనం ఆ చరిత్ర తీసుకొని చదవగలుగుతాము మన దేశంలో ఎన్ ఎన్ని రకాల కట్టడాలు మాన్యుమెంట్స్ పాతవి ఉన్నాయి అంటే ఇప్పుడు ఎర్రకోట ఢిల్లీలో ఉంది ఇండియా గేట్ ఇట్లా ఒక్కొక్క దాని గురించి ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి అది ఎప్పుడు కట్టారు అది ఎవరు కట్టారు ఎంతమంది కట్టారు దాని చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే మనం చరిత్రని ఇష్టపడాలి ఇలా చరిత్ర షో సాంఘీక శాస్త్రం ఎందుకు ఇష్టం అంటే నేను ఇప్పుడూ టీచరుగా అవ్వాలి మనం టీచర్ టీచింగ్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ మనం పిల్లలకి ఈ సబ్జెక్ట్ని గురించి చెప్పాలి అన్న విధంగా నేను అప్పట్లో ఇష్టపడి చదివేదాన్ని చాలా ఎవరైనా గానీ ఇప్పుడు వాళ్ళు టీచర్ అవ్వాలన్నప్పుడు సబ్జెక్ట్ బాగా తెలుసుకొని ఉండాలి గదా అట్లా ఆ సబ్జెక్టు నాకు బాగా ఇష్టం అన్నమాట సో సాంఘీక శాస్త్రము ప్రతీ కట్టడం కానీ ఇప్పుడు మనం ఎప్పుడు కట్టారు ఆ లోటస్ టెంపుల్ ఎప్పుడు కట్టారు ఇట్లా ఒక్కొక్క విషయం తెలుసుకోవాలి అంటే సాంఘీకంగా మనము ఆ స్థల పురాణం చరిత్ర తెలుసుకొని ఉండాలి ఇప్పుడు సివిల్స్ వ్రాయాలన్నా కానీ మనకు ఈ ఈ సబ్జెక్ట్స్ అన్ని తెలిసి ఉండాలి సివిల్స్ రా ప్రిపేర్ అవ్వచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏవైనా వ్రాయాలన్నా కానీ మనకి ఈ సోషల్ ముఖ్యంగా ముఖ్యపాత్ర వహిస్తుంది అట్లా ప్రతీ సబ్జెక్టు సోషల్లో అర్థశాస్త్రం అని భూగోళ శాస్త్రం అని చెప్పి చరిత్ర ఇవి ఉంటాయి కదా పౌరశాస్త్రము ఇట్లా అన్ని సా దాని పరంగా షో సాంఘీక శాస్త్రము నాకు బాగా ఇష్టం